నేను ఏమి గీయాలి అనేది ఎక్కువగా నా మనసులో ఉన్న భావోద్వేగాలు ఆ సమయంలో నేను చూసిన లేదా అనుభవించిన ప్రపంచం ఆధారంగా తెలుస్తుంది కొన్నిసార్లు మన కనిపించేది ప్రకృతిలో అందమైన దృశ్యాలు వర్షం పొలాలు సూర్యాస్తమయం కొండలు చెట్లు నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి అవే నా చిత్రల్లోకి వస్తాయి మరి కొన్ని సందర్భాల్లో మనిషి లోపల జరిగే భావోద్వేగాలు అనుభూతులు ఒంటరితనం ఆశ భయం సంతోషం లాంటి అంశాలు నా గీతల రూపంలో ప్రత్యక్షమవుతాయి నాకు ప్రత్యేకంగా ఇష్టమైన థీమ్ ప్రకృతిలో ముడిపడిన ప్రశాంతతను చూపించే దృశ్యాలు కావచ్చు లేదా భావోద్వేగాలను ప్రతిబింబించే చిత్రాలు కావచ్చు ఒక స్పష్టమైన ఆలోచన లేకపోయినా కలం చేతిలో ఉండగా గీయడం మొదలుపెట్టి అది ఎటా తీసుకల్ ఎటు తీసుకెళ్తుందో చూసే ప్రయత్నం చేస్తాను ఏ చిత్రమైనా అది నా మనసు లోపల ఏమి జరుగుతుందో చెప్పే ఒక మార్గంగా మారుతుంది అందుకే నా చిత్రాలు నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేది అద్ అద్దంలా ఉంటాయి